నాకు కుటుంబంలో స్నేహితులు చాలా మంది ఉన్నారు కొంతమంది పేర్లను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను గోపి సోము తులసి మధు కార్తీక్ గౌతమ్ మహేష్ హరి యుత్తేజ్ సాయి శశి ఇలాంటి ఫ్రెండ్స్ అంటే స్నేహితులు నాకు మా కుటుంబ సభ్యుల్లో వీళ్ళు నాకు ఎలాంటి అవసరం వచ్చిన నేను ఉన్నానని అనేసి నన్ను ఆదుకునేవారే అందరూ ఎందుకంటే నాకు కష్టం వచ్చినప్పుడు వీళ్ళు నాకు సాయం చేస్తూ ఉంటారు అదేవిధంగా నాకు ఎలాంటి ఆపద జరిగిన ఎలాంటి అవసరం వచ్చిన నేను ఉన్నాను అనేసి నాకు ఎప్పుడూ నాకు తోడుగా నన్ను ఆదుకొనేవారు వీళ్ళలో మంచి గుణాలన్నీ ఉన్నాయి ఎందుకంటే ఎవరైనా సాయం కావాలని అడిగితే ఎనకా ముందు చూసుకోకుండా వీళ్ళు సాయం చేస్తూ ఉంటారు ఇదండీ వీళ్ళ క్యారెక్టర్ వీళ్ళు ఎంతో మంచి వారు వీళ్ళు నాకు దేవుడు ఇచ్చిన వరంగా నేను భావిస్తూ ఉంటాను